మంచి పశువులు ఉంటే మంచి పాలు వస్తాయి ఆ పాలు త్రాగటం వల్ల మనిషి ఎదుగుదల ఉంటుంది అలాగే మంచి పాలు లేకపోతే ఒక జనరేషన్ మొత్తం వేస్ట్ అవుతుంది ఇక అలాగే మంచి పచ్చి కడ్డి తవుడు స్ట్రె స్ట్రెలో హెల్లా వాటికి ఆహారంగా ఇవ్వాలి విటమిన్స్ పోషకాలు ఉండే వాటికి దానాగా ఇవ్వాలి అలాగే మనకి వీధుల్లో వెళ్ళినప్పుడు చాలా పశువులు చూస్తాము కానీ అవి చెత్త డబ్బాలలోంచి ప్లాస్టిక్ అవి తింటున్నాయి వాటి వల్ల వాటి కడుపు నిండా ప్లాస్టికే ఉంటుంది చాలా సార్లు మనకి న్యూస్లో చూసే ఉన్నాము వాటి కడుపు నుండి చాలా ప్లాస్టిక్ బయటపడింది